హలో అమెజానా అండి నా పేరు నవీన అండి నేను ఫైవ్ డేస్ బ్యాక్ ఒక వాచ్ ఆర్డర్ పెట్టిన అయితే అది ఈరోజు డెలివరీ ఉంది కానీ నాకు నోటిఫికేషన్ వచ్చింది ఏమని అంటే ఈ యువర్ డె యువర్ డెలివరీ హాస్ బీన్ రిసీవ్డ్ అని అయితే కానీ నాకు ఏ ప్రాడక్ట్ అందలేదు అందుకని నేను మీకు కాల్ చేసిన నా పేరు నవీన అండి మాది కొరుట్ల అడ్రస్ ఇది గోవిందగిరి నగర్ కాలనీ హౌస్ నెంబర్ వన్ డాష్ టూ డాష్ త్రీ ఫోర్ అయితే నేను పా ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు అమౌంట్ కూడా పే చేసిన ఇప్పుడు నాకు మనీ రీఫండ్ అవుతుందా లేకపోతే ఆర్డర్ మళ్ళీ ప్లేస్ చేస్తరా ఏంటి అది చెప్తే నేను ప్రొసీడ్ అవుతాను ఓకే అండి ఆర్డర్ మళ్ళీ ప్లేస్ చేస్తారా ఓకే అండి థ్యాంక్స్ అండి